నమస్కారం అండి మా ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం కోసం సరుకులన్నీ మీ దగ్గర నేను కొనుగోలు చేస్తున్నాను ఎప్పుడు నేను మీ దగ్గరే కొనుగోలు చేస్తాను ఇంత పెద్ద ఆర్డర్ నేను మీకు అప్పగిస్తున్నాను కాబట్టి మీరు నాకు తప్పకుండా తగ్గింపు కూపన్ ఇవ్వగలరు మా చుట్టుపక్కల నివసిస్తున్న వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పకుండా కొనుగోలు అన్నీ మీకు అందేలా చూస్తాను నాకు మీరు వీలైనంత వరకు తగ్గింపు ధరలు ఇప్పించాలి నాకు మీరు ఇప్పించిన తగ్గింపు ధరలు అందరికీ నచ్చితే అందరూ మీ దగ్గరే కొనుగోలు చేస్తారు నేను కూడా మిమ్మల్నే అందరినీ అందరికి మిమ్మల్నే సంప్రదించమని చెప్తాను మీరు తగ్గించడం వలన ధరలు అందరూ మిమ్మల్ని సంప్రదిస్తారు దాని వల్ల మీ అమ్మకాలు బాగుంటాయి మాకు మంచి సరుకులు ఇప్పించగలరని ఆశిస్తున్నాం ఈ విధంగా మీకు మంచి బేరాలు లభిస్తాయి మీకు లాభాలు కూడా చేకూరుతాయి మీరు మాకు ఇచ్చిన తగ్గింపు ధరలకు అందరూ ఆకర్షితులయ్యేలా ఉండాలి నే నేను మీకు ఈ విధంగా సహాయపడగలను అందరికీ మీ గురించి చెప్తాను మీరు మాకు మంచి అవకాశం ఇచ్చినట్టయితే అందరూ మీ దగ్గరే కొనుగోలు చేస్తారు